నేను ఒక వారం రోజుల క్రితం నేను ఒక చీరను అయితే ఆర్డర్ పెట్టాను ఆ చీర నాకు ఎంతో నచ్చింది ఇంకా చౌక ధరలో కూడా దొరికింది బయట షాపులతో పోల్చుకుంటే ఆన్లైన్ ఆర్డర్లో కాస్త తగ్గించే ఇచ్చారు అలాగే నాకు డెలివరీ చార్జెస్ కూడా పడడం లేదు నేను ఎంతో ఆనందంగా చాలా ఇష్టపడి ఈ సారినైతే ఆర్డర్ పెట్టాను అది నాలుగు రోజుల్లో మా ఇంటికి చేరుకుంది చేరుకున్న వెంటనే నేను దాన్ని ఓపెన్ చేసి నా ఫో నా ఫోన్ ఫోన్పే నుంచి బిల్ పే చేసి వెంటనే దాన్ని ఓపెన్ చేసి నేను నా సారి ఎలా ఉందో అని చెప్పేసి చూశాను నాకు నచ్చిన సారీ ఆర్డర్ పెట్టుకుని నా చేతికి వచ్చినప్పుడు నేను ఎంతో ఆనందంగా తీసుకున్నాను ఆ సారి ఓపెన్ చేసి చూసినప్పటికి సారీ చాలా అందంగా ఉంది నాకు కూడా బాగా సెట్ అయింది వెంటనే నేను దాన్ని బ్లౌజ్ని కట్ చేసి వెంటనే నేను దాన్ని స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేశాను నా స్టిచ్చింగ్ టూ డేస్లో అయితే కంప్లీట్ అయింది మంచి డిజైన్తో కుట్టుకున్నాను వెంటనే ఆ డిజైన్తో నేను సారీ తీసుకొని నేను కట్టుకుని ఒకసారి నాకు ఎలా సెట్ అయిందో చూసుకున్నాను దాంట్లో నేను చాలా అందంగా అయితే ఉన్నాను అలాగే నా సారీనీ మా ఫ్రెండ్స్కి కూడా నేను చూపించాను వారికి ఎంతో బాగా నచ్చి సేమ్ సారీ సేమ్ ప్రోడక్ట్ కూడా వారు ఆర్డర్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు అలాగే అదే సారీ వాళ్ళు పెట్టుకోవడంతో పాటు కొంతమంది అదే షాప్స్లో ఐ మీన్ అదే ప్రోడక్ట్కి దారుడు దగ్గర వారు ఆర్డర్ పెట్టుకున్నారు రకరకాల డ్రెస్సులు ఇంకా సారీలు రంగురంగుల చీరలు అయితే మా వాళ్ళందరూ కొనుక్కున్నారు నాకు వచ్చిన ప్రోడక్ట్ అయితే చాలా ఆనందంగా ఇంకా చాలా మంచిగా నాకు ప్రోడక్ట్ అయితే అందింది ఇలాంటి చీరలను మళ్ళీ మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అలాంటి సారీస్ నేను ఇంకెన్నో కొనుక్కుంటాను అలాగే నేను ఎంతో చౌక ధరలో ఉంది అని భయపడ్డాను కానీ ఎటువంటి భయం లేకుండా అది చాలా మంచి క్వాలిటీతో అయితే వచ్చింది